హలో ఎవరు హలో చెప్పండి అనిమల్స్ అన్నీ ఉంటాయండి టైగరు టోర్టోయిసు ఎలిఫెంటు బీయర లయన్ అన్ని ఉంటాయండి ఫిషెస్ ఉంటాయి అన్ని ఉంటాయ ఫుడ్ అంటే ప్రోటీన్ ఫుడే ఉంటుందండి వీటికి వేరే ఫుడ్ ఉంటుంది అదే పెడతాము ఎయిట్ ఇయర్స్ ఏం లేదండి మా దగ్గరైతే ఏం జరగలేదండి ఉంటానండి ఈ సెక్యూరిటి రండి అలాంటిది ఏం లేదండి అలాంటిది ఏం లేదండి సెక్యూరిటీ తోనే ఉంటుందండి అలాంటిది ఎం లేదు బెస్ట్ ఆఫర్స్ అంటే ఏం లేవండి ఫ్యామిలీ ఫ్యామిలీ టిక్కెట్ ఉంటుంది ఈవెంట్స్ని బట్టి టికెట్ ఉంటుందండి